హలో నమస్తే అండి

అవునండి చెప్ అవునండి ఓకేండి ఏ టైంకి వస్తున్నారండి రేపు మేము సాయంత్రం సమయంలో ఇంట్లో ఉంటామండి ఆ టైంకి మీకేమైనా తీసుకోడానికి వీలవుతుందా అండి ఓకే అండి తప్పకుండా తీసుకురండి మేము కూడా ఉంటామండి ఇంట్లో ధన్యవాదాలు